ఈ ప్రారంభ అన్వేషణ తరచుగా వారు తరచుగా చేస్తూ ఉంటే వారి సహజ ఉసుకత మరియు వారు చుట్టూ ఉన్న పెద్దలు మరియు పెద్ద పిల్లల చర్యలను అనుసరించే

ఇది వాళ్ళ కళను కూడా ప్రోత్సహించడము జరుగుతుంది వీళ్ళు డ్రాయింగ్ చూపించే ఇంట్రెస్ట్ని బట్టి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా వెయ్యవచ్చు